మేము చదివిన స్కూల్లో కాలేజీల్లో భారతీయ శాస్త్రవేత్తల గురించి చాలా తెలుసుకున్నాము భారతీయ శాస్త్రవేత్తలు మరియు వాళ్ళు చేసిన కృషి సివీ రామన్ రామన్ ప్రభావాన్ని కనుగొని పంతొమ్మిది వందల ముప్పైలో భౌతిక శాస్త్రం శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశపు రోధశీ ప్రయోగాలు క్షిపణి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించారు జగదీష్ చంద్రబోస్ తక్కువ తరంగ ధైర్యం గల రేడియో తరంగాలపై పరిశోధనలు చేశారు హోమీ బాబా భారత అణు శాస్త్రానికి పితామహుడు విక్రమ్ సారాభాయి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ స్థాపకుడు భారతీయ గణిత శాస్త్రవేత్తలు శ్రీ శ్రీనివాస రామానుజం గణితంలో అనేక సమీకరణలను అభివృద్ధి చేసిన మహానుభావుడు ఈయన ఆర్యభట్ట సూన్యం సూన్యం గురించి వచ్చినది అభివృద్ధి చేశారు బ్రహ్ బ్రహ్మగుప్త గణిత శాస్త్రాన్ని పునర్వ్యాఖ్యానించిన శాస్త్రవేత్త ప్రస్తుతంగా ఉన్న శాస్త్రవేత్తలు వెంకట రామన్ రామకృష్ణన్ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమూతి గ్రహీత సత్యేంద్ర నాథబో నాథ బోస్ బోసాన్ కణాల సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు ఈయన భారతదేశంలో శాస్త్ర గణిత అంతరిక్ష వైద్య రంగాల్లో విశేష ప్రగతి సాధించింది